హలో ట్యాక్సీ డ్రైవరేనా అండీ నేను ప్రజెంట్ గుంటూరు లో ఉన్నానండి మా పేరెంట్స్ వచ్చేసరికి విజయవాడలో ఉన్నారు వాళ్ళు నన్ను చూద్దామనుకుంటన్నారు అవునండి గు విజయవాడ నుంచి గుంటూరుకి ట్యాక్సీ మనీ ఎంత అవుతుందో చెప్తారా డిస్కౌంట్ ఏమన్నా ఉందేమో చూడండి ఒక త్రీ ఫిఫ్టీ అలా ఓకే త్రీ ఎయిటీకా ఇంక అంతకుమించి తగ్గదా అండీ సరే అండీ ఏంటంటే ఇప్పుడూ మా పేరెంట్స్ ప్రజెంట్ ఉన్నది విజయవాడ గాంధీ విజయవాడ గాంధీ నగరు సీతన్నపేట గాంధీనగర్ ముందుకెళ్తే సీతన్నపేట ఉంటుందండి అక్కడ ఫేమస్ వచ్చేసరికి అనుగ్రహ అమ్మ వారి గుడి తెలీదా అండీ సరే అండి నేను మీకు లొకేషన్ పెడతాను ఆ లొకేషన్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుంది సరే అంకీ అదైతే మీ ఈజీ కూడా ఉంటుంది సరే అండీ కొంచం త్వరగా వెళ్ళరా టైం వచ్చేసరికి రేపు మార్నింగు నైన్ ఓ క్లాక్కి వెళ్ళండి నైన్ ఓ క్లాక్కి వెళ్తే ఇక్కడికొచ్చేసరికి ట్వల్వు వన్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి సరిపోతుంది సరే అండీ థ్యాంక్ యూ అండీ